గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి మేడం ఓకే మేడం చెప్పండి మేడం ఆహా ఎన్ని రోజులు మేడం మేడం అంటే ఏమైంది అంటే ఇప్పుడు మీ అబ్బాయి కొంచెం మ్యాథ్మెటిక్స్లో చాలా వీక్గా ఉన్నాడు లాస్ట్ టైమ్ ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ సెకండ్ యూనిట్ ఎగ్జామ్ ఆల్రెడీ ఇంకొక రెండు వారాల్లో ఉంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు నాకు లీవ్ ఇవ్వడం అంటే చాలా కష్టం మేడం వన్ వీక్ అంటే కష్టం మేడం మీ అబ్బాయి ఇప్పుడికే చదవటం లేదు మీ అబ్బాయి కోసం స్పెషల్గా క్లాస్లు కూడా తీసుకుంటున్నాం మేమ్ ట్యూషన్ చెప్పేసినప్పటికీ ఇక్కడ మ్యాథ్మెటిక్స్ అనేది ఇక్కడ మనకు సార్లతో మేము ప్రత్యేకించి చెప్పిస్తున్నాను మేడం ప్రతి ఒక్క స్టూడెంట్ మీదా మేము కేర్ తీసుకుంటాం మీ అబ్బాయి కూడా మేము అలాగే తీసుకున్నాం ఆ అందువల్ల ఏంటంటే ఇప్పుడు మరీ వన్ వీక్ లీవ్ అంటే కొంచెం కష్టం మేడం మీరే కొంచెం అర్దం చేసుకోండి మేడం మీ అబ్బాయి కోసమే చెపుతున్నాము మా కోసం అని కాదు మరి మీ అబ్బాయి చాలా అల్లరి చేస్తాడు చదవడు చేయడు ఎంత చెప్పిన సరే అల్లరి అందుకే మేమే దగ్గరుండి చేయిద్దాము చదివిద్దాము సెకండ్ యూనిట్ ఎగ్జాము బాగా రాయిస్తే నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తాడు కదా మరి తర్వాత మీరు అడుగుతారు కదా మేడం వీడు చదవటం లేదు ఫీజులు కట్టించుకుంటున్నారు క్లాస్లు చెప్పట్లేదు చదివించట్లేదు అని మీరే అంటారు మళ్ళీ మేడం త్రీ డేస్ అంటే మేడం కష్టమే మేడం మీరు కొంచెం అర్దం చేసుకుని మీరు వెళ్ళి వచ్చేయండి మేడం మొక్కుబడి ఆ అబ్బాయిదా అండి హా హా హా హా అబ్బాయి మొక్కండి మరి అబ్బాయి మొక్కైతే మరి ముందుగా చెప్పాలి కదా మేడం లేదంటే ఎగ్జామ్స్ అయిన తర్వాత పెట్టుకోవాల్సింది మరి మీ ఇష్టం మేడం మేమైతే చెప్పాల్సింది చెప్పాము మీరైతే ఉంటే మంచిది మీకు టు డేస్లో వచ్చేయండి మేడం టు త్రీ డేస్లో వచ్చేయండి మేడం ఓకే మేడం థ్యాంక్ యు మేడం అయితే